వినాయక స్టేషనరీయా అండి అదే అండి నేను స్కూల్స్లో స్టేషనరీ ఐటమ్స్ సప్లై చేస్తున్నానండి నాకు ఒక బుక్స్ కావాలండి ఒక బల్క్ క్వాంటిటీలో కావాలి ఉన్నాయా నాకు క్లాస్మెట్స్ టైప్ అండి ఓకే ఇంకా ఇంకేమన్న స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి డిస్కౌంట్స్ అట్లా అచ్చచ్చా

ఇది అదే కాకుండా ఇంకా స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇట్లా పెన్సిల్ డబ్బాలు ఇలా ఇంకా మిగతా స్టేషనరీ ఐటమ్స్ అన్ని పెన్సిల్ ఎరైజర్ ఇలాంటి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా బల్కలో కావాలి మొత్తం స్కూల్స్కే సప్లయ్ చేయడానికి

అచ్చ అచ్చ ఎప్పటివరకు ఇవ్వగలుగుతారండి ఇవ్వన్నీ

అండ్ ఇంకోటి అండి నాకు ఇవి ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు బుక్స్ కావాలి అండి బుక్స్ ఉన్నాయా స్ట అంటే స్టడీ మెటీరియల్స్ ఇట్లా అన్ని వర్క్ బుక్స్ టైపు టెస్ట్ బుక్లు టైపు ఈ రకం కావాలా డైరీలు కూడా కావాలండి ఆ డైరీలు రిటర్న్ కావాలా అన్ని కర్రెంట్లీ అవబులా అలవుబుల్ అండి అవైలబులేనా

అదే చూస్తున్నాం అండి నాకు కూడా ఒకవేళ కరక్ట్ డిస్కౌంట్ మీరు ఫైనల్ రేట్ ఇట్లా చెప్పేస్తే మేము కూడా అలోచించి ఇది మీ దగ్గరకి పోవాలా అదే ఆలోచిస్తున్న ఒకసారి ఫైనల్ రేట్ చెప్పేస్తే ఫైనల్గా డిస్కౌంటు ఏ రకంగా ఇస్తారా అంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇస్తారోదాన్నిబట్టి డిసైడ్ అవుతానండి

అచ్చ అచ్చ ఇంకొంచెం పై ఇంకొక అచ్చ అచ్చ మేము టెన్ తౌజండ్ తీసుకుంటాం అండి బిల్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తారండి లాస్ట్గా అచ్చ అచ్చ అవును

ఓకే అండి నేను చెప్పిన ఐటమ్స్ అన్ని రేపటికల్లా ఉంటాయా అంకుల్ అన్ని స్టాక్స్ ఉంటాయా రేపటివరకు ఉంటాయా ఓకే అండి ఓకే అండి మరి రేపు తీసుకుంటాను రైట్